హలో నమస్తే అండి ప్రశాంతి పెయింటర్ ప్రశాంతేనా మాట్లాడేది మా పేరు శరత్ కుమారండి ఇక్కడ బద్రాచలం నుండి మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ మన రామాయల వెళ్ళే రూట్లో ఒక ఆరు గదుల అంతస్తులో ఇల్లు పడ్డదండి మనకి దానికి పెయింటింగ్కి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఒకేసారి గుత్తగా మాట్లాడుకుంటామండి ఎప్పుడొస్తారండి మరి చూడ్డానికి రేపు ఫ్రీగానే ఉన్నాను ఒకసారి వచ్చి చూస్తారా అండి సార్ ఇంటికాడ్నే ఉంటాము మేము ఎటు వెళ్ళము రేపు ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోండి మీరు సరే సరే అండి ఓకే అండి